పువ్వులెంత పడుతున్నాయి మేడం ఉగాదికి పువ్వులు కొందాం అనుకుంటున్నాను మేడం నేను నాకు అన్నీ పువ్వుల రకాలు కావాలండీ కేజీ లెక్కన అమ్ముతారా మేడం పువ్వులు తగ్గరా మేడం ఇంక ఒక ఐదు వందలకి ఇవ్వరాండి అంటే ఎప్పుడు మీ దగ్గరే కొంటాం కదండీ అంటే నాకు మూడు కేజీలు మల్లెపువ్వులు మూడు కేజీలు కనకాంబరాలు ఇంకేం పువ్వులు ఉన్నాయి మేడం బంతి పువ్వులు కూడ బంతి పువ్వులు కూడా ఒక నాలుగు కేజీలూ పన్నెండు వందలు పడుతుందా మేడం తగ్గరా అండి అయ్య బాబోయ్ చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు మీరు ఒక ఆరు వందలు కలా పడవాండీ బంతి పూలు కూడా నాలుగు కేజీలండి గులాబి పూలు ఉన్నాయా మే అండి అవి ఎలా పడుతున్నాయండి రేటు కేజీ రెండు వందలు పడుతున్నాయా వందకి ఇవ్వరా బంతి పూలు నాలుగు కేజీలు చిట్టి గులాబీలు ఒక కేజీ మూడు కేజీలు కనకాంబరాలు

ఓకే అండి